దయచేసి ఎంపిక చేసిన ఉత్పత్తి గురించి సంక్షేమాన్ని ఎంచుకోండి దయచేసి నేను రెండవ ఉత్పత్తి గురించి కలిగిన ప్రతికూల అనుభవాలు చెప్పండి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది హైదరాబాద్లో వినియోగదారులకు అభిప్రాయాలు చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి అప్లికేషన్ ఉపయోగపడతాయి వాయిస్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు మీరు ఏ ఫోన్లో ఓ టీ పీని చెప్పకండి ఏ ప్రోడక్ట్ నా అమితే త్వరగా దాని వెనక కారణం తెలుసుకోండి కానండి